ఈ ఎంపికలు సాధారణంగా వీరైనంత ఖర్చు సౌకర్యం మరియు సమయానికి అనుగుణంగా ఉన్నాయి కొన్ని ముఖ్యమైన ఎంపికలు సహజ రైళ్లు ఇండియన్ రైల్వేస్ తెలుగు రాష్ట్రాల్లో రైలు ప్రయాణం అత్యంత సౌకర్యమైనది ఈ రాష్ట్రాల మధ్య వివిధ రైళ్ళ సేవలు అందుబాటులో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాల్లో పెనుపట్టణాలు నగరాలు అనుసంధానంగా ఉన్నందున రైళ్లు ప్రయాణం చాలా మంది ప్రయాణికులకు కనీసదలలో త్వరగా మరియు సౌకర్యంగా అందుబాటులో ఉంటాయి ప్రయాణ బస్సులు ప్రైవేట్ బస్సులు మరియు ప్రభుత్వ బస్సులు ఏపీఆర్టీసి టీజిఎస్ఆర్టీసి రాష్ట్రాల మధ్య విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి ఈ బస్సు ఒకే రోజు విభిన్న స్పీడ్లలో ప్రయాణించడానికి సులభమైన ఎంపిక హయర్ బస్సులు ఎ మరియు ఎలక్ట్రిక్ బస్సులు మరియు నగరాల మధ్య నేరుగా చేరుకునే బస్సులు వంటి ఎంపికలు ఉన్నాయి నిజమైన రోడ్ ట్రాన్స్పోర్ట్ డ్రైవింగ్ లేదా కార్ షేరింగ్ సేవలు కూడా ఒక ప్రచుర్యం పొందిన ఎంపిక ఆన్లైన్ క్యాబ్ సేవలు ఊబర్ ఓలా వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి ఇవి ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి ఈకో ఫ్రెండ్లీ ఎక్స్ప్రెస్ సర్వీసెస్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్య నగరాల మధ్య మెట్రో రైళ్లు ఉదా హైదరాబాద్ మెట్రో వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని అందిస్తాయి ఈ ఎంపికలు ప్రయాణికులకు అవసర అవసరాల ఆధారంగా ఉంటాయి ఖర్చు సమయం సౌకర్యం ప్రయాణం దూరం మరియు ఏ రకమైన అనుభవం కావాలో అన్నింటికి అనుగుణంగా ఈ ప్రయాణాలు మనకి ఉంటాయి ఇవి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సాధారణ ప్రయాణికులు ప్రయాణించడానికి అనుకూల అనుకూలమైన ఎంపికల్లా మనం చెప్పవచ్చు